నేను ఒకసారి నా స్నేహితుడికి నేను వేసినటువంటి పెయింటింగ్ను బహుమతిగా ఇచ్చాను దానిని వాడు చాలా సంతోషంతో ఆనందంగా తీసుకున్నాడు ఆ పెయింటింగ్ వేయడానికి నేను చాలా శ్రమ పడాల్సి వచ్చింది అది నాకు ఎంతో ఇష్టమైనటువంటి పెయింటింగ్ దానిని వాడికి బహుమతిగా ఇచ్చాను దాన్ని చూసి వాడు చాలా ఆనందపడ్డాడు సాధారణంగా చేతితో తయారు చేసింది కాబట్టి అది నాకు చాలా సెంటిమెంట్ పైగా అది నా కష్టంతో నేను వేయడం వల్ల వాడు దానిని చాలా సెంటిమెంట్గా భావించి వాళ్ళ ఇంటి గోడకి తగిలించాడు దానిని వాడు చాలా అపురూపంగా చూస్తున్నాడు ఎందుకంటే ఇది స్వయంగా నా చేతులతో నేను తయారు చేసినటువంటి వస్తువు ద అది విలువ కట్టడం చాలా కష్టం అందువల్ల దానిని వాడు అపురూపంగా భద్రంగా నేను తయారు చేసినటువంటి పెయింటింగ్ని వాడి ఇంటి గోడకి పెట్టుకున్నాడు అది చూసినప్పుడల్లా వాడికి చాలా ఆనందం వేస్తుంది అంట